పిల్లలకు తెలుగు భాష నేర్పించడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగు భాష మన మాతృభాష ఏ ప్రాంతాల్లో వారికి ఆ ప్రాంతాల్లో మాట్లాడే భాష మాతృభాష అవుతుంది మన ఆంధ్రా తెలంగాణ ప్రజలకు మాతృభాష తెలుగు మనందరం మాతృమూర్తి అంటే తల్లికి ఎంతటి గౌరవాన్ని ఇస్తామో అలాగే మన మాతృభాష అయిన తెలుగుకు కూడా అంతే గౌరవాన్ని ఇస్తాము కాబట్టి పిల్లలకు తెలుగు నేర్పించాలి ఎవరి అమ్మ వారికి ఎలా గొప్పదో అలాగే ఎవరి భాష వారికి అలా గొప్పది ఏదైనా ఒక విషయం మనకు మాతృభాష అయిన తెలుగులో అర్థం అయినట్లుగా వేరొక భాషలో అంత సులభంగా అర్థం కాదు తెలుగు భాష గురించి కవులు రచయితలు ఏనాడో తెలియజేసారు అందరం మనందరం తెలుగు భాషను మన అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాము మనం పుట్టినప్పటి నుండి మనం అందరం మన అమ్మ ద్వారా తెలుగు వినడం మాట్లాడడం అనేది మొదలవుతుంది అలాగే మనం తెలుగు భాషను మన మాతృభాష అంటాము ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి మనం తెలుగు భాష చాలా ఉపయోగపడుతుంది ఆ విషయాన్ని తెలుగు వ్రాసి ఉండడం వల్ల మనం త్వరగా గ్రహించగలము అర్థం చేసుకోగలము అందుకే పిల్లలకు తెలుగు వ్రాయించడం చదివించడం నేర్పించాలి